ఈ ఆధునికత ప్రపంచంలోను చాలామంది ప్రజలు తమ మతాన్ని ఎంతో గౌరవంగా అనుసరిస్తున్నారు మతం వాళ్ళకి ఒక మానసిక స్థిరతను ఇస్తుంది జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు సమస్యలను అధిగమించడానికి మతపరమైన ప్రార్థనలు ధ్యానం వంటివి చాలా ఉపయోగపడతాయి అలాగే నమ్మకాల వ్యవస్థ ద్వారా వాళ్ళ జీవితం గురించి ఒక ధృఢమైన దృక్పథాన్ని పెంపొందించుకుంటారు మత విశ్వాసాలు కొన్ని మానవీయ విలువలను నేర్పుతాయి అలాగే సమాజంలో నైతికతను కాపాడడంలో సహాయపడతాయి ప్రతి మతం మనకి మంచి విలువలు నేర్పుతుంది ఉదాహరణకి పర్వేమ సహన సహనశీలత కరిష్మ నిర నిజాయితీ వంటి గుణాలు మత విశ్వాసాల వల్ల వ్యక్తికి ఒక రకమైన భద్రత భావన కలుగుతుంది ఏదైనా కష్ట సమయంలో మతం మీద నమ్మకం వాళ్ళను బలంగా అంగలంగా ఉంచుతుంది కొంతమంది తమ మత వి మతాచారాలను నిత్య జీవితంలో భాగంగా పాటిస్తూ తమ జీవితాన్ని శాంతియుతంగా గడిపే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కొంతమంది ప్రపంచం ఎంత మారిపోతున్న కొన్ని సాంప్రదాయాలు మతపరమైన పద్ధతులు ఇంకా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మతం యొక్క వ్యక్తిగత శ్రేయస్సుయే కాదు సమాజముంలో సమగ్రతను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది ఇప్పటికి చాలామంది ఉదయాన్న ప్రార్థన లేదా ధ్యానం చేయడం ద్వారా తమ తమ రోజును ప్ర ప్రారంభిస్తారు ఇది మతంలో ఉన్న బంధ బంధానికి నిదర్శనం ఆధునికత పెరిగినా చాలామంది తమ పిల్లలకు మతపరమైన జ్ఞానం ఆచారాలు నేర్పిస్తూ ఉంటున్నారు